నేను ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొబైల్స్ మధ్య చిక్కుకున్నాను వాటి లక్షణాలు మరియు పనితీరు బట్టి ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఆసక్తి ఉన్న రెండు మొబైల్స్ ఐఫోన్ ఫోర్టీన్ మరియు సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ స్టార్ ఐఫోన్ ఫోర్టీన్లో ఏ ఐ ఫిఫ్టీన్ బయోనిక్ చిప్ సిక్స్ పాయింట్ వన్ అంగుళాలు సూపర్ రెటీనా ఎక్స్ టీ యస్ డిస్ప్లే ట్వెల్వ్ ఎం పీ డబ్ల్యూ కెమెరా సెట్ ఫైవ్ జీ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి ఐ ఓ ఎస్ ఆధారిత పనితీరు లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మరియు జవాబు ధారిత్వం చాలా మంచిది పని తీరుగా అందిస్తాయి సామ్సంగ్ గెలాక్సీ ట్వంటీ త్రీలో స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ టూ చీప్ సిక్స్ పాయింట్ వన్ అంగుళాల డిస్ప్లే ఫిఫ్టీన్ ఎమ్ ఎమ్ పీ ప్రధానమైన కారణంగా కనెక్టివిటీ ఉంటాయి